నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఢిల్లీ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ముంబై ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఫైర్ ఫైన్ ఆర్ట్స్ చెన్నై కాలేజ్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ బెంగళూరు అదేవిధంగా కొన్ని ప్రసిద్ధ అంతర్జాతీయ విద్యాసంస్థలు వచ్చి ది కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ లండన్ ఆల్బర్ట్స్ విన్ విండ్సర్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ లండన్ ది ఫోటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా న్యూ యార్క్ ది పాల్ మార్టిన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ న్యూ యార్క్ ది ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ ఇన్స్టిట్యూట్ ఫిలమిడ్ ఫిలమిడ్ ఫీడియా ఈ విధమైన వివిధ స్థాయిల ఫోటోగ్రఫీ డిగ్రీలను అందిస్తుంది ఈ బ్యా